నేను స్త్రీల యొక్క రక్షణ కోసం డ్రాయింగ్ వేసాను అది స్టేట్ లెవెల్కి కూడా సెలెక్ట్ అయింది మా తండ్రిగారు ఎంతో గర్వించి దాన్ని ఫ్రేమ్ చేయించి ఇంట్లో కూడా పెట్టారు మా తల్లిదండ్రులు మరియు నా స్నేహితులు కూడా ఎంతో సంతోషించారు నన్ను ఎంతోమంది ప్రోత్సహించి నువ్వు మంచిగా స్టేట్ లెవెల్లో కూడా చెయ్యాలి అని చెప్పారు మా దాన్ని దేవుడి పఠాల దగ్గర పెట్టి పూజించింది నా స్నేహితులు కూడా ఆ బొమ్మని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు నేను బొమ్మలు బాగా వేయగలనని మా ఊర్లో అందరనుకుంటారు నాకు తెలిసిన ఆయన కూడా వాళ్ళ ఇంటికి కావాల్సిన బొమ్మలన్నీ కూడా నాతోనే వేయించుకుంటారు నాకు అలా చేసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది